హలో థ్యాంక్స్ అండి చెప్పండి ఆ అవునండి అవునండి వస్తున్నాారా ఓకే అండి ఓకే అండి థ్యాంక్యూ సో మచ్ అండి నేను ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత వస్తుంది అనుకున్నాను రేపు కొంచెం ఈవెంట్ ఉంది ఆ టైంలో మీరు టీవీ తీసుకురావడం పైకి కస్టమర్ కేర్కి చేసినా కూడా వాళ్ళు ఇంకా వన్ వీక్ ఫైవ్ డేస్ పడుతుందన్నారు ఇక్కడ రీజినల్ ఆఫీస్లో కూడా ఏరియా ఆఫీస్లో కాల్ చేసినా వచ్చేసింది కానీ అవైలబిలిటీలో లేరు డెలివరీ బాయ్స్ లేరు అని చెప్పేసి అన్నారు మీరు కొంచెం బాగానే తీసుకొచ్చారండి థ్యాంక్యూ సో మచ్ ట్రిక్కీగా ఉంటుందండి అవునండి అవునండి ఆ అవునండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి మా అడ్రస్ మా ఏరియా మా ఉండి మేము ఉండే ప్రదేశంలో కొంచెం ఇబ్బందికరంగానే అయినా కూడా మీరు తీసుకుని వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి చాలా సంతోష అవునండి లోప లోపలకి ఉంటుందండి మాది చాలా లోపలికి ఉంటుంది అయినా కూడా మీరు అవునండి అవునండి మీరు లోపలికి తీసుకుని వచ్చారు ఇంకా మేము ఎప్పుడు వస్తుంది ఈ లోపల ఈవెంట్ టైంలో టీవీ ఉండకుండా అంత పెద్ద టీవీ కదా తీసుకురావడం కొంచెం కష్టం అందులోనే లేట్ అయిపోతుంది అనుకున్నాం మీరు చాలా బాగా తీసుకొచ్చారండి థ్యాంక్స్ అండి థ్యాంక్యూ సో మచ్ మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇంత దూరం రావాలనుకున్నాం మనం వెళ్ళి తీసుకురావాలనుకున్నాం అతను చాలా ఇదిగా తీసుకునోచ్చారు అని చెప్పి ఆళ్ళు మావాళ్ళు కూడా సరే అదండి అవునండి అదే అదే మా మీరు కూడా పేషెన్స్తో తీసుకొచ్చారండి మాకు అంత దూరం నుంచి అంత రిస్క్ చేసి అంత పెద్ద టీవీనే సెన్సిటివ్గా ఉంటుంది కదండి టీవీ కూడా మా రూట్ కూడా సరిగ్గా ఉండదు దారి కూడా ఆ దూరంగా ఉన్న అడ్రస్ ఆ థ్యాంక్స్ అండి థంక్యూ సో మచ్ ఓకే